అవునవును మేడం అవును మేడం విశాఖపట్నంకి మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ లోపుకి చేరుకుంటాం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఎస్ మ్యామ్ మేడం ఒకసారికి ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ ద్వారా వస్తే కొంచెం డిస్కౌంట్ వేస్తాం

అర్థం కాలేదు మ్యామ్ ఒక ఒక టూ మెంబెర్స్కి తగ్గిస్తాం అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ని బట్టి

మార్నింగ్ ఫైవ్కి బయలుదేరుతుంది మీరు ఫోర్ థర్టీకి వచ్చుండాలి ఇక్కడ ఓకే మ్యామ్ ఎందుకంటే మళ్ళీ మీకు సీట్లు దొరకకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఎస్ మ్యామ్ ఎందుకంటే అంటే వాళ్ళు టూ మెంబర్స్ అని చెప్పి త్రీ మెంబర్స్ వస్తున్నారు అలా ఇబ్బంది అవుతుంది అని మీరు ముందే రండి ఓకే స్టార్ట్ అవుతుంది మీరు రావడానికి ఇబ్బంది ఉన్న మీవారిని పంపించి మీకు ఎన్ని సీట్స్ కావాలో అన్ని సీట్సు అలా ఉంటుంది ఓకే మ్యామ్